నమస్కారమండి ఒ సరే అండి నేను చెప్తాను మరి తిరుగుతారా అండి కొంచెం మనకి భయంకరమైన ప్లేసులు అండి అవి అంటే మనం జాగ్రత్తగా తెలిసినవాళ్ళని తీసుకుని వెళ్ళాలండి అలాంటి ప్లేసులు దగ్గరకి

చెప్తాను చూడండి అవునండి చెప్తాను చూడండి మీకు ప్రసిద్ధికి ఎక్కని ప్లేసులు అనేవి చాలా ఉన్నాయి అందులో నేను మీకు కొన్ని చెప్తాను పది చెప్తాను అవి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అన్నమాట అందులో మొట్ట మొదటిది ఏంటంటే లంబసింగి ఇది ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటాం మనం అక్కడ లంబసింగిలో మనకి సమ్మర్ అనేది తెలుసు కదండి ఎండాకాలం ఆ ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది చాలామంది విజిటర్లు మీలాంటి టూరిస్టులే అక్కడికి చూడటానికి వస్తారండి ఆన్ అంటే సమ్మర్లో ఎండగా ఉన్నా ఇలా శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుందండి అక్కడ మంచు కూడా కురుస్తుంది మరి చెప్పాలంటే మన మన మన లోకల్స్ అందరూ ఏమంటారంటే దాన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చల్లగా ఉంటుందో అక్కడ

అదే అండి ఇంచుమించు అది పది డిగ్రీస్ పడిపోతుందండి పది డిగ్రీస్ అంటే చాలా చల్లగా ఉంటుంది కదండి

ఇంకోటి ఏంటీ అంటేనండి యాగంటి యాగంటి అనేది ఉమా మహేశ్వర టెంపుల్ అండి అంటే మన శివుడు తెలుసు కదండి శివుడు దేవుడు కింద దేవుడు కింద మనం పూజిస్తాము ఆయన టెంపుల్ అండి అది అది ఆ ఊరు ఆ ఊరులో ఉంటుందండి యాగంటి అది మనకి ఎక్కడ ఉంది అంటే కర్నూలులో ఉందండి ఆంధ్రప్రదేశ్లోనే అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ అసలు ఏంటంటే ఈ టెంపుల్ని కట్టడానికి పల్లవాస్ చోళ్ళాస్ వీళ్ళు ఉంటారు కదండి కింగ్డమ్స్ అంటే ఆ రాజుల కాలంలో ఉంటారు కదండి పల్లవాసు చోళ్ళాసు వాళ్ళందరూ ఈ టెంపుల్ కట్టడానికి చాలా సహకరించారండి అంటే వాళ్ళ చేతుల మీదగానే టెంపుల్ కట్టబడింది చాలా పురాతనమైనది చూడటానికి చాలా బాగుంటుందండి మీరు అస్సలు కళ్ళు తిప్పుకోలేరు మీరు అస్సలు వదలకూడదు అండి

మూడోది లేపాక్షి అండి లేపాక్షి అనేది మనకి బెంగళూరు తెలుసు కదండి బెంగళూరు దగ్గరలో ఉంటుందండి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాదండి కాదండి కాదు కాదు చెప్తాను చూడండి అంటే బెంగళూరుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హిందూపుర్లో

అవునండి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కూడా దేవుడు శివుడు విష్ణువు నంది అని అన్ని కలిసి ఒక పెద్ద టెంపుల్ కింద ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న చిన్న కొండలు అవన్నీ ఉంటాయి మీరు చూడటానికి అదేంటి సూర్యోదయం ఆ టైములో చూస్తే మీకు చాలా బాగుంటుంది హిందూ రిలీజియన్ అనేది అక్కడ ఉట్టిపడేటట్లు ఉంటుంది అంటే అక్కడ రామాయణం మహాభారతం వంటివి కూడా ఆ సైడు ఆ టెంపుల్ దగ్గర కూడా ఉన్నాయండి అంటే ఆ టెంపుల్ దగ్గర ఆ భాగవతాలు అవి జరిగినప్పుడు ఎక్కడో దుక్క ఒక ఘట్టం దగ్గర ఈ టెంపుల్ కూడా వాళ్ళు వచ్చి దణ్డం పెట్టుకుని వెళ్ళారండి మన శివుడు విగ్రహాలకి ఇంకోటి ఉందండి మీరు వింటానంటే చెప్తాను సరేనండి లేదా నేను మేము టూరిస్ట్ గైడ్ కింద కూడా మేము చూస్తాము అండి మేము సరే అండి సరే అండి సరే